నమస్కారమండి నేనొక సందర్శకుడినండి అంటే టూరిస్ట్ని ఇలా అన్ని ప్రాంతాలు సందర్శించు స్తూ పర్యటన చేస్తూ ఉంటాను నా ప్రయాణంలో భాగంగా మీ ప్రాంతంలో అనగా ఆంధ్రప్రదేశ్కి వచ్చానండి అంటే ఇక్కడ ఉండే సందర్శకులకు అత్యంత ఆకర్షించే ప్రదేశాలు లేదా ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని నాకు చెప్పగలరా అండి కాస్త నా పేరు సురేష్ అండి మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా అండి

అవునండి నేను కూడా విన్నానండి మా మా స్నేహితులు కొంతమంది వెళ్ళారంట అక్కడ తం చాలా పచ్చదనంతో నిండి ఉంటుందని వాళ్ళు చెప్పారండి నా స్నేహితుల ద్వారా నేను తెలుసుకున్నాను అవి కూడా కొండ ప్రాంతాలంట కదండి అక్కడ అన్నీను కూడా అక్కడ టీకి సంబంధించిన ప్లాంట్లు కూడా పెంచుతారంట చూసా వెళ్తానండి నేను కూడా కంపల్సరిగా వెళ్తాను ఇంకా ఏమన్నా ఉన్నాయాండి చెప్పా ఇంకా తిరగాల్సినవి

వెళ్తానండి వాటిల్లో ఇంకొన్ని ఏమన్నా చెప్పగలరా అని హైలాండ్ అంటే ఆడుకునే ఉంటాయండి ఆడుకోవడానికి ఏమన్నా ఉంటాయా అండి అక్కడ సరే నండి తప్పకుండా అండి ట్రై చేస్తానండి సరే అండి నేను వెళ్తాను సరేనండి అయితే తప్పకుండా అండి మీ సమయాన్ని నా కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలండి